నేను అసలు కొత్త ప్రదేశం మళ్ళీ ఈ పట్టణంలో అసలు నాకు ఏమీ తెలీయదు ఆ చోటికి ఎలా చేరుకుంటానా అని భయపడ్డాను కానీ మీ వల్ల నేను జాగ్రత్తగా ఇక్కడికి చేరుకున్నాను ఈ కాలంలో డ్రైవర్లు ఇంత మర్యాదగా ప్రవర్తించడం అనేది నేను ఎక్కడ చూలేదు అందుకే నేను మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను